చెప్పండి ఆ చెప్పండి ఏం కావాలి మీకు చెప్పల్స్ చూపించగలరా కొంచెం మోడర్నగా ఫ్లిప్ ప్లాప్ స్టైల్ అట్లా చూపించగలరా కొన్ని చూపించండి దాంట్లో నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా వేరే చూపించండి మ్మ్ థర్టీ ఫోర్ వేరే కలర్ లేదా ఆ చూపించండి బాగుంది ప్రైస్ ఎంత మరీ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువండి ఎంత క్వాలిటీ అయినా త్రీ హండ్రెడ్కి ఇవ్వండి దాని క్వాలిటీని దాన్ని చూస్తే అంతే పడుతుంది త్రీ హండ్రెడ్కె కదండీ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇవ్వండి త్రీ హండ్రెడ్కి సరే ఇవ్వండి